పుస్తక ప్రదర్శనకి వెళ్తే మనసి ఆనందం కలిగిస్తుంది ఇప్పు అనేక రకరమైన పుస్తకాలు చూసి అక్కడ ప్రతి ఒక్కరిని చూసి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చే ప్రదర్శనం కాబట్టి అక్కడనే ప్రతి ఒక్కరిని చూస్తే ఒక లాంటి ఇన్స్పిరేషన్ మనం మనకు కలుగుతుంది కావున నేను చాలా సార్లు వెళ్ళాను పుస్తక ప్రదర్శనల్లో అనేక రకమైన పుస్తకాలు చూసి అనేక రరమైన బొమ్మలు చూసి అది ఒక కొత్త అనుభవం అన్నట్టు ప్రతి ఒక్కరిని అక్కడ చూసి ఏ పుస్తకం మంచిది ఏ పుస్తకం ఎలాంటి అనుభవం ఇస్తుంది అనేది ఇప్పటికైనా పుస్తకాలు చదివే అనుభవం నాకు ఇంకా ఉంది చాలా చాలా పుస్తకాలు ఒక కథనాలు కావచ్చు కానీ ఒక హిస్టరీ గురించి కావచ్చు కాని చాలా రకాలైన పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి నేను తీసుకున్నాను కూడా అనేక రకాల పుస్తకాలు చదవడం వల్ల మన ఈ సమాజంలో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఎవర ఏంటి అనే ఒక జ్ఞానం మనకు తెలుస్తుంది కనుక నేను పుస్తక ప్రదర్శనలు వెళ్ళినప్పుడల్న్న ఒక చిన్న పాపనయిపోతాను అనేక రకమైన పుస్తకాలు తీసుకుంటాను ఇప్పటికీ కూడా నేను మా ఫ్యామిలీతోని అప్పుడప్పుడు మా అన్నయ్యతోని వెళ్తూనే ఉంటా అదే